హలో నమస్కారం టీచర్ నా మా మేము శృతి వాళ్ళ పా శృతి వాళ్ళ మదర్ని మేడమ్ శృతి శృతీకి మాకు మా ఇంట్లో మంచి పెద్ద పూజ ఏర్పాటు చేసుకుంటున్నాం మేడమ్ సత్యనారాయణ వ్రతమని చెప్పేసి మేడమ్ సత్యనారాయణ వ్రతంలో మా ఫ్యామిలీ మొత్తముండాలి మేడమ్ మా పాపకి ఖచ్చితంగా ఒకరోజు లీవ్ పర్మిషన్ కావాలి మేడమ్ అందులో మా ఫ్యామిలీ మెంబర్సు మిస్ అవ్వద్దు మేడమ్ అది మా సెంటిమెంట్ మ్యామ్ ఆ పూజ పెద్ద ఎత్తున జరుగుతుంది మేడమ్ ఆ పూజ ఒకరోజు సెలవు కావాలి మేడమ్ మా పాపకి శ్రుతీకి ఓకే మేడమ్ వ ఒక్కరోజే మేడమ్ ఒక్కరోజు చాలు మేడమ్ పూజ పూజ కోసం మేడమ్

ఓకే మేడమ్ చెప్తాను మేడమ్

ఓకే మేడమ్ ఖచ్చితంగా లెటర్ రాసిచ్చి మిస్ అవ్వకుండా చూసుకుంటాం మేడమ్ ఓకే మేడమ్ ఓకే ఓకే త్యాంక్ అదే మేడమ్ పాప ఎలా చదువుతుంది మేడమ్ మా పాప ఓ చూరు కొంచెం మేడమ్ తనకి కొంచెము ప్రోబ్లముంది మ్యామ్ తను కొంచెం మతిమరుపనేది ఉంటుంది మ్యామ్ తను చ కొంచెం చదవగలదు చేయగలదు ఎక్కువ ఫోర్సుబుల్ చేస్తే ఇ ఇబ్బందిగుంటుంది మేడమ్ తనకి అట్లని చెప్పేసి ఏమంత ఫోర్సుబుల్ చేయం మేడమ్ ఇంట్ ఇంట్లో ఓకే మేడమ్

ఓకే ఓకే ఓకే మేడమ్ త్యాంక్ యూ ఓకే మేడమ్ ఓకే త్యాంక్ యూ త్యాంక్ యూ మేడమ్ త్యాంక్ యూ